హ్యాండ్క్రాఫ్ట్ అంటే నేను మొదటి నుంచి తయారుచేసినవి ఏంటంటే ఆర్ట్ క్రాఫ్ట్తో ఉపయోగించి పేపర్ల ద్వారా చిన్న చిన్న బ బొమ్మలు అలాంటివి తయారు చేయడం నేను చిన్న చిన్నప్పటి నుంచి అంటే నేనే తయారు చేసి నేనే వాటిని డి వాటిని డిజైన్ చేశాను ఇంకా అంతే కాకుండా ఇంకా వేస్ట్ క్లాత్తో ఉన్నటువంటి మ్యాట్లు ఇంకా ఐస్ క్రీమ్ పుల్లలతో వాటితో సరిపడేటువంటి కొన్ని కొన్ని చిన్న పిల్లల ఆడుకునే ఆట వస్తువులు ఇంకా చాలా బొమ్మలు లేదంటే ఇంటి దగ్గర మ్యాట్లు లేదా ఇంటిలో అలమరలోకి వాటిలోకి కొన్నికొన్ని డిజైన్లు అంటే ఆర్ట్లో నేర్చుకున్నటువంటి పేపర్లని కొత్త కొత్త డిజైన్లలో కత్తిరించి వాటిని ఉపయోగించుకున్నాను